భారతదేశంలో మోడ్రన్ డ్యాన్స్ లేదా ఆధునిక నృత్యం పెరిగిపోవడమనేది ఒక ముఖ్యమైన నృత్య పరిణామం ఈ మార్పులు భారతీయ సాంప్రదాయిక నృత్య శైలులకు వార్ డ్యాన్స్ స్టైల్స్తో సహజంగా సమ్మిళితమౌతున్నాయి పాశ్చాత్య డ్యాన్స్ శైలులు జాజ్ హీప్హాప్ బెల్లీ డ్యాన్స్ మరియు ఫ్రీస్టైల్ వంటి శైలులు ఇప్పుడు భారతీయ కళలు మరియు సంస్కృతితో మిళితమౌతున్నాయి ఇది యువతలో చాలా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే మోడ్రన్ డ్యాన్స్ శైలులు చురుకైన ప్రదర్శన శరీర అభివృద్ధి అద్భుతమైన శక్తి మరియు మ్యూజిక్తో సులభంగా కనెక్ట్ కావడానికి అనుకూలంగా ఉంటాయి ఫిల్మ్ ఇండిస్ట్రీ ముఖ్యంగా బాలీవుడ్ ఈ మార్పులకు పెద్ద వేదికగా మారింది ఇది యువతకి ఆత్మ విశ్వాసం స్వేచ్ఛ మరియు క్రియేటివిటీని వ్యక్త పరచడానికి మంచి అవకాశం అందించింది ఆధునిక నృత్యం భారతీయ సాంప్రదాయాలతో పాటు ప్రాచుర్యం పొందడంతో మెలోడీ మరియు బీట్కి అనుగుణంగా మరింత స్వేచ్చగా వ్యక్తీకృతం అయిన డ్యాన్సింగ్ను ప్రజలు ఆచరించడం మొదలుపెట్టారు ఈ మార్పులు నాట్య కళల్లో కొత్త దిశను చూపుతున్నాయి కానీ భారతీయ సాంప్రదాయ నృత్యాలు భరతనాట్యం కథక్ ఒడిశీ కూచుపూడి వంటి ప్రత్యేకతలు ఇంకా ప్రజల హృదయాల్లో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి మొత్తానికి మోడ్రన్ డ్యాన్స్ భారతదేశంలో ఒక కొత్త యుగాన్ని ఆవిష్కరిస్తోంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శైలులను స్వీకరించి వాటిని తన వైపు తీసుకుని ఆధునికంగా పెరిగింది